ఆ జీకే రెస్టారెంట్ అండీ అదేనండీ నేను ఒక గంట క్రితం ఆర్డర్ పెట్టానండీ మూడు నాలుగు ఆర్డర్లు అవి ఏంటంటే చికెన్ బిర్యానీ ఒకటి ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి చికెన్ లాలిపాప్స్ ఒకటి ఒక స్టాటర్ ఒకటి పెట్టానండీ కాకపోతే నేను గంట క్రితం పెట్టాను ఇక్కడ నాకు ఒక నోటిఫికేషన్ అనేది వచ్చిందండి ఆ నోటిఫికేషన్ ఏంటంటే నాకు ఆల్రెడీ డెలివరీ చేసేసినట్లు వచ్చింది నాకు ఇంకా డెలివరీ అనేది అందలేదు ఏ డెలివరీ బాయ్ కూడా నాకు వచ్చి డెలివరీ అనేది ఇవ్వలేదు మరి ఆ నోటిఫికేషన్ అనేది ఎందకు వచ్చింది అనేది మిమ్మల్ని అడుగుదామని చెప్పి చేశాను డెలివరీ అనేది మరి మీ దగ్గర ఆ నోటిఫికేషన్ అనేది మీ దగ్గర తప్పు జరిగిందా లేదా ఏంటనేది ఒకసారి చూసి చెప్పండీ ఒకవేళ డెలివరీ కనుక కాన్సల్ అయితే కనుక నా అమౌంట్ అనేది నాకు తిరిగి మళ్ళీ వేసేయండి